నేను నా కుటుంబంతో కలిసి తమిళనాడులోని ఊర్లన్నీ చూడాలని ట్రిప్ వేసుకున్నాము ఆ ట్రిప్పుకి రైల్వే టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నాము మేము ఈ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్ళడానికి ఒక కారును కూడా అద్దెకి తీసుకున్నాము ఒక ఆరు మందికి సరిపడే అంత ఏ సీ కార్ ఒకటి బుక్ చేసుకోని అది పెట్రోలు లేదా డీజిల్తో నడుపుతోందో లేదో తెల్సుకోవాలని ఇంకా కిలోమీటరు ప్రయాణానికి ధర ఎంత అవుతుందో అంత మూడు రోజులకి అద్దెకు తీసుకోని ఎంత అయితే అంత ఇస్తామని తెలియజేశాము